నమస్తే మేడం మేము ఇంట్లోకి కొన్ని సామాన్లు కొనుక్కోవాలి అని చెప్పి అనుకున్నాము అయితే మన తూర్పుగోదావరి జిల్లాలో శివకృష్ణ ఎంటర్ప్రైజెస్ మంచిదే అని చెప్పి అందరూ అన్నారు అందుకోసం నేను ఇక్కడికొచ్చాము మాకు టీవీ కావాలి అది ఎలా పడుతుంది ఇరవై నాలుగు సైజు ఉంటుంది కదా

అలాగే ఇంకా ఫ్రిడ్జ్ కూడా కావాలి రెండు తలుపులు ఉన్నది అయితే ఎలాగా ఒక తలుపు ఉన్నది అయితే ఎలాగా ఉంటుంది అయితే పెద్దదే కొంటాము అది అవి తరువాత వాషింగ్ మిషన్ కూడా కావాలి అవుట్ డోర్వే కావాలి అలాగే మళ్ళీ ఇది ఏసీ ఎలా పడుతుంది ఏసీ కూడా అంటే ఇప్పుడు వేసవి కాలం కదా ఏసీ కూడా కావాలి

ఐదు నక్షత్రాలది పది వోల్ట్స్ వచ్ఛేది ఉంటుంది కదా పెద్దది

ఇవన్నిటి మీద ఎంత తీసుకుంటారు నాలుగు తీసుకుంటాము మేము నాలుగు అలాగేనండి సరే అందరు చెప్పినట్టే మన తూర్పుగోదావరి జిల్లాలో ఈ షాపు చాలా తక్కువకి చవకగా ఇస్తున్నారు మాకు ఇది చెప్పిన విధానం కూడా చాలా బాగుంది కాబట్టి తీసుకుందాము అనుకుంటున్నాము చాలా ధన్యవాదాలు అండి ఓకే అండి